నేను ఎంబీఏ చదువుతున్న టైంలో నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది నేను చాలా ఇబ్బంది పడ్డాను తరువాత ఫైనల్ ఎగ్జామ్స్ కూడా వచ్చాయి రాయవల్సిన చేతికి దెబ్బ తగలడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను అలాగే ప్రాక్టీస్ చెయ్యడం స్టార్ట్ చేసాను ఎగ్జామ్సు ఒక నెల్లో ఉండగా బుక్స్ చదివాను ఎగ్జామ్స్ వచ్చాయి రాసాను ఎగ్జామ్లో డెబ్బై ఒక్క శాతంతో ఉత్తీర్నురాలయ్యాను తరువాత కళాశాలలో ఉద్యోగావకాశాలు ఇంటర్వ్యూలు జరిగాయి నేను రాత పరీక్షలో ఉత్తీర్ణత పొందాను మరలా ఇంటర్వ్యూ కూడా జరిగింది దాంట్లో కూడా ప్రశ్నలకు జవాబు ఇచ్చాను ఇలాగా నాకు అతిపెద్ద సవాలు లాగా మారింది నా జీవితం ఇలాగ ఎదుర్కున్నాను ఉద్యోగాన్ని సాధించాను